నా ఫస్ట్ ప్రాడక్ట్ అంటే మేము మా డాడీ ఒక కార్ కొన్నాడు బలినో అనేసి మారుతి సుజుకి నిక్స కంపెనీ నుంచి సో నాకు చాలా ఇష్టమండి ఆ కారు డిజైన్ మోడల్ పరంగా కాని మైలేజు మెయింటెనెన్సు అన్ని చాలా తక్కువ అనమాట దాంట్లో మైలేజ్ బాగా వస్తుంది యైటీన్ వస్తుంది మనకి హైవే లో ఎళ్ళామంటే సిటీస్ లో అయితే ఫోర్టీన్ ఫిఫ్టీన్ వరకు వస్తుంది అండ్ దెన్ ఆ కార్ ది స్పేర్ పార్ట్సు చాలా తక్కువ రేటు అండ్ మెయింటెనెన్స్ చాలా తక్కువ స్ మారుతి సుజుకీది సో మేం దానికి ఏం చేశామంటే మేము వాళ్ళు సన్ రూఫ్ ఇవ్వరన్నమాట నాకు సన్ రూఫ్ అంటే చాలా ఇష్టము సో కాబట్టి నేను సన్ రూఫ్ ని కట్ చేపిచ్చుకొని సన్ రూఫ్ సన్ రూఫ్ పెటిచ్చుకున్నాను సూపర్ గా ఉంటుందండి నేను ఎక్కువ దాంట్లో మా ఫ్యామిలీ కంటే మా ఫ్రెండ్స్ ని వేసుకొని ట్రిప్ కి నే నైట్ డ్రైవ్స్ కి అలా వెళ్తూ ఉంటాము చాలా ఫాస్ట్ గా వెళ్తుంది కారు ఫైవ్ గేర్స్ ఒక రివర్స్ గేరు ఉంటుంది మాన్యువల్ కార్ ఏ డీజిల్ వేరియంటు చాలా ఫాస్ట్ గా వెళ్తుంది కచ్చితంగా వన్ ఎయిటీ పోయామంటే కూడా అది మనకి స్టీరింగ్ కానీ బాడీ కార్ షివరింగ్ వచ్చేది అలా ఎం రాదు సాఫ్ట్ గా స్మూత్ గా వెళ్తూ ఉంటుందనమాట అండ్ వాళ్ళు ఇన్ బుల్ట్ లో స్పీకర్స్ ఇచ్చారండి సూపర్ క్వాలిటీ వస్తుంది సౌండ్ మాత్రము ఏ సాంగ్స్ పెట్టినా బీట్ బాగొస్తుంది స్పీకర్ లో అండ్ మనకి క్లారిటీ లిరిక్స్ క్లారిటీ కానివ్వండి బీటు మ్యూజిక్కు మొత్తం సూపర్ గా క్లారిటీ అయితే బాగొస్తుంది అండ్ వాల్ హై ఎండ్ హై మోడల్ కార్ కాబట్టి టాప్ మోడల్ కాబట్టి వాళ్ళు మాకు టచ్ డిస్ప్లే ఇచ్చారు అనమాట మ్యూజిక్ సిస్టమ్ ది అండ్ అది ఎంత ఆండ్రాయిడ్ టచ్ డిస్ప్లే ఫోర్ జి బి ర్యామ్ది ఇచ్చారన్నమాట కారు లో చాలా ఫాస్ట్ గా పని చేస్తుందది అండ్ డూమ్ డూమ్ అయితే సూపర్ గా ఉంటుందండి మనకి నా బలినో కార్ ది వైట్ లైట్స్ ఇచ్చారు ఇన్ బుల్డ్ లో సూపర్ గా ఫోకస్ వస్తుంది ఎదురుగా నైట్ టైం మనము ఏ లైట్ వచ్చి మనకి పడ్డా కూడా ఆ క్లారిటీ గా ఈ లైట్ ఫోకస్ లో కనిపిస్తుంది మిర్రర్ క్వాలిటీ కూడా అంత బాగుంటుంది ఫ్రంట్ మిర్రరు అండ్ మనం ఇండికేటర్ వేసినప్పుడు టైల్ ల్యామ్ప్స్ లో నుంచి లైట్ వస్తుంది ఇండికేటర్ లైట్ సూపర్ గా ఉంటుంది అది మోడల్ డిజైన్ కూడా అండ్ మిర్రర్స్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మిర్రర్స్ లో కూడా ఇండికేటర్ ఇండికేషన్స్ లైట్ వస్తుంది అది చాలా బాగుంటుంది డిజైన్ డిజైన్ గా వస్తుంది సౌండ్ సౌండ్ క్లారిటీ అయితే సూపర్ గా ఉంటుంది ఇంజిన్ అయితే ఎటువంటి సౌండ్ రాదు చాలా సాఫ్ట్ గా పోతుంది మైలేజు బాగా వస్తుంది అనమాట అండ్ స్టీరింగ్ మోడలు చాలా బాగుందది అండ్ మనకి సిట్టింగ్ కంఫర్ట్ వచ్చామంటే సీట్లైతే చాలా సూపర్ గా ఎక్సలెంట్ గా ఉందండి సాఫ్ట్ గా మెత్తగా ఆ కు ఎక్కువ స్ట్రెస్ ఏముండదు ఎంత దూరమైన ట్రావెల్ చేయొచ్చు డ్రైవింగ్ చేయొచ్చు స్ట్రెస్ అంతా ఏమి ఎక్కువ ఉండదు అండ్ వెనకాల కూర్చునే వాళ్లకి కూడా చాలా కంఫర్టబుల్ గా ఫ్రీ గా కళ్ళు చాపుకొని ఫ్రీ గా కూర్చోనేకి అంతా బూట్ స్పేసు అంతా ఎక్కువుటుందన్నమాట ఈజీ గా ముగ్గురు కూర్చోవచ్చు వెనకాల సీట్ లో మొత్తం ఫైవ్ మెంబర్స్ కూర్చోవచ్చు ఫోర్ ప్లస్ వన్ను సన్నగా ఉండే వాళ్లయితే వెనకాల సీట్ లోనలుగురు కూడా కూర్చోవచ్చు అడ్జస్ట్ అయ్యి కంఫర్ట్ బట్ కంఫర్ట్ గానే ఉంటుంది అండ్ దీనికి మనకి డిక్కీకి వచ్చామంటే మంచి ఫుల్ గా ఒక నాలుగైదు బ్యాగుల వరకు ఏసుకోవచ్చు అంత స్పేస్ ఉంటుందండి చాలా ఫ్రీ గా స్పెసియస్ గా ఉంటుంది కార్ మాత్రము అండ్ వెయిట్ కూడా కార్ కి గ్రౌండ్ స్పేసు బాగుటుంది స్పీడ్ బ్రేకర్లంతా తగలదు వెయిట్ కూర్చున్న కూడా అప్పుడు మనం కొంచం సైడ్ కి ఎక్కేసినామంటే ఎం తగలదు అండ్ డోర్స్ మోడల్స్ సూపర్ గా ఉంటుంది నేను సన్ రూఫ్ పెటిచ్చుకున్నా కాబట్టి సో మంచిగా ఉందండి మా కారు అండ్ మేం బ్లూ కలర్ దాంట్లో త్రీ వేరియంట్స్ వస్తుంది బ్లూ యాషు వైటు ఆ రెడ్ ఫోర్ వేరియంట్సు మేము వైట్ కలర్ తీసుకున్నామండి చాలా క్లాసీ గా అలయ్ వీల్స్ ఇస్తారు టాప్ ఎండ్ కి సూపర్ గా ఉంటుంది అది దూ దూరం నుంచి చుస్తే లుక్కు ఎండలో షైనింగ్ వస్తుంది బ్యానెట్ పైన షైనింగు చాలా బాగుంటుందండి కారు సో దాన్ని మనమైతే కచ్చితంగా బలినో నైతే మనం ప్రిఫర్ చేసుకోవచ్చు మైలేజ్ కి ఫ్యామిలీస్ కైతే కరెక్టు గా పర్ఫెక్ట్ కారు అది ఫ్యామిలీస్ కి మైలేజ్ బాగొస్తుంది అండ్ మనం ఏమైనా రిపేర్లయినా కానీ మనం బేర్ చేసుకోవచ్చు మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి అండ్ కొనుక్కునేక్కూడా టెన్ ల్యాక్స్ ఉంటుంది కాబట్టి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కొనుక్కోవచ్చు చాలా బాగుంటుందండి కారు అది బలినో నాకైతే సౌండ్ క్లారిటీ అయితే సూపర్ గా నచ్చిందండి ఎంత బాగొస్తుందంటే బీటు ఆ బీట్ విటుంటే ఇంకా ఎంత దూరమైనా వింటుంటు వింటూ కార్ డ్రైవ్ చేసుకొని వెళ్లిపోవచ్చన్నమాట సో అంత బాగుంటుంది కారు కూడా సౌండ్ ఎక్కువ రాదు మిర్రర్సు అన్ని ఎక్కిచేశామంటే బయట సౌండ్ చాలా తక్కువ వస్తుంది లోపలికి లోపలి సౌండ్ బయటికి వెళ్ళలేదు సో మిర్రర్ క్వాలిటీ అంతా అంత క్వాలిటీ గా ఉంటుంది ఆ కారు చాలా బాగుంటుందండి మీరు ఎవరైనా తీసుకోవాలన్నా కూడా బలినో కారు మంచిగా ఉంటుంది తీసుకోవచ్చు